హలో హలో మ్యాడమ్ మ్యామ్ మేము సరస్వతి డ్యాన్స్ ఎక్యాడమీ నుంచి కాల్ చేస్తున్నాము మీరు ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేసారు కదా మ్యామ్ మీకు మాది ఎక్యాడమీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉందా మ్యామ్ ఓకే మ్యామ్ మీకు దేంట్లో జాయిన్ కా అవుదాం అనుకుంటున్నారు మ్యామ్ మ్యామ్ మా మా దాంట్లో భరతనాట్యం కూచిపూడి హిప్పాప్ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి మ్యామ్ భరతనాట్యం అనేసరికి రెండు కోర్సుల్లో ఉన్నాయి మ్యామ్ సిక్స్ మంత్స్ ఒకటి ఒక సంవ సంవత్సరంది ఉంది మ్యామ్ ఓకే మ్యామ్ సిక్స్ మంత్స్ వచ్చేసరికి అది ఆఫ్లైను ఇంకా ఆన్లైను రెండూ ఉంటాయి మ్యామ్ ఆఫ్లైన్ వచ్చేసరికి పది వేలు మ్యామ్ ఆన్లైన్ వచ్చేసరికి ఐదు వేలు మ్యామ్ ఆఫ్లైన్ ఆఫ్లైన్కి మనం మేం ప్రోగ్రామ్స్ కూడా ఇంకా చె ముందే చెప్తాం మ్యామ్ మీరు ప్రోగ్రామ్స్ కూడా చెయ్యాలనుకుంటున్నారా కాకపోతే వాటికి సపరేట్ మళ్ళీ అప్పుడికి మీరు మళ్ళీ పెట్టుకోవాలి మ్యామ్ ఎందుకంటే కాస్ట్యూమ్సు మేము అక్కడకి తీసుకుపోవడానికి ఇవన్నీ కాస్ట్ అవుతాయి ఓకే మ్యామ్ ఈ డీటెయిల్స్ అన్నీ నేను పక్కాగా మీకు మ అదే పెట్టేస్తున్నాను మ్యామ్ ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు ఈ డీటెయిల్స్ మీకు వాట్సాప్లో పంపిస్తాను మ్యామ్ మీరు ఒకసారి చెక్ చేసుకుని నాకు మళ్ళీ చెప్పండి చెప్పే చెప్పిన వారం తర్వాత మీకు ఎప్పుడు జాయిన్ అవ్వాలో వస్తుంది మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్